హలో చెప్పండి అవునా మీరెప్పుడు తీసుకున్నారది అంటే ఆహారం బాగాలేదంటే నాణ్యత బాగాలేదా లేకపోతే

ఓకే ఓ అంటే మేము బాగానే చేస్తున్నామండీ డైరెక్ట్గా రైతుల నుంచి రకాలు వంట రకాలు తీసుకోవడం గానీ ఇక్కడ మా సొంత పనిమనుషులతోని తీపీయడం కానీ మంచిగానే చేస్తున్నాము ఎక్కడో ఎక్కడో లోపం జరిగినట్టుంది మేం ఖచ్చితంగా చూస్తాం దాన్ని అవునా సార్ మేము ఒకసారి మా అవునవునా కొంచెం ఎక్కడో లోపం జరిగినట్టున్నది మా మా ఇక్కడ మా స్టాఫ్ని ఒకసారి వాళ్ళ ఫోన్ చేసి నేను చెప్తా దగ్గరుండి చేపిస్తాను ఇక నుంచీ అవునా సార్ అంటే ఎక్కడో కొంచెం పెద్ద తప్పు జరిగినట్టున్నది ఈసారి మేము ఎప్పుడూ అలా చేయం ఎప్పుడూ బాగానే ఉంటుంది మా దగ్గర ఫుడ్డు ఎందుకో ఇలా ఉంది ఒకసారి నాకు తెలియదు అవునా సార్ ఓకే ఓకే అండి నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను అయితే అసలైతే చాలా మంది చెప్తారు బాగానే ఉంటుందని కానీ మీరెక్కడో తప్పు జరిగినట్టున్నది చూస్తాను దాన్ని కచ్చితంగా ఈసారి ఎప్పుడైనా తీసుకోండి అవునా అవునండి కచ్చితంగా మేము ఈ సమస్యను పరిష్కరిస్తామండి ఇంకోసారి ఎప్పుడైనా ఇంకోసారి ఇంకోసారి తీసుకోండి ఐటమ్స్ ఏమన్నా ఈ సారి కచ్చితంగా టేస్ట్ గానీ నాణ్యత గానీ రుచి గానీ చాలా బాగుంటాయి ఇదొక్కసారికి మమ్మల్ని క్షమించండి ఓకే సార్ ఓకే